హలో రాపిడ ఆటోనా సరే నేను బుక్ చేశాను కదా మరి మీరు మా దగ్గరకు రావడానికి ఎంత టైం పడుతుంది ఐదు నిమిషాలా సరే మేము వెయిట్ చేస్తుంటామండి సరే ఓటీపీ నెంబరా సార్ ఓటీపీ నెంబర్ వచ్చి ఫైవ్ టూ వన్ టూ సార్ ఫైవ్ టూ వన్ టూ సార్ ఇప్పుడు మనం వెళ్లడానికి మెట్టుగూడా వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది నలభై నిమిషాలు పడుతుందా సరే మరి ఆ రూట్లో పోతాను అంటారు ఆ రూట్లో ఆల్రెడీ పని జరుగుతుంది మళ్ళీ వేరే రూట్లో తీసుకెళ్తే బెటర్ ఉంటుంది కదా ఆ రూట్లో సరే ఆ రూట్లో పోతే సరే ఆ రూట్లో పోదాములే కానీ ఆ రూట్లో పోయినా ఎంత టైం పడుతుంది యాభై నిమిషాలా సరే పోనివ్వు మరి కొంత దూరం ఎక్కువ పడినా కూడా యాభై నిమిషాలు టైం పడినా పర్వాలేదు పోని మరి సరే సరే ఓకే నివ్వు